నేను సాంప్రదాయపరంగా పెన్నతో కాగితం మీద రాయాలనుకుంటున్నాను ఇటీవల సంవత్సరంలో అందరూ కూడా మొబైల్ ఫోనుల్లోనూ ల్యాప్టాపుల్లోనూ కంప్యూటర్లోనూ రాయడానికి ఇష్టపడుతున్నారు ఇటీవల సంవత్సరంలో ల్యాప్టాప్ మీద సిస్టం వర్క్ మీద ఆధార పడిపోతున్నారు ఆ విధంగా మారిపోయింది